ఆ ఇది విజయవాడ రైల్వే స్టేషన్ ఆ అమ్మ ఈ ఇదే చాలా పెద్దది ఇది చాలా కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుండి నలుమూలలను కలుపుతూ దీనిమీద పోయే కలుపుతూ ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది ఏ దేశంలో ఏ మూలకి వెళ్లాలన్నా ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా ఈ విజయవాడ వస్తేగాని వేరే స్టేటు కు వెళ్లడం అనేది వెళ్లడం జరుగుతుంది వచ్చిన తరువాతే ఇది చాలా పెద్ద రైల్వే స్టేషను అదే విధంగా పదమూడు పద్నాలుగు ప్లాటుఫార్మ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో చాలా పెద్దది చాలా బాగుంటుందండి దీనికి రైల్వే బడ్జెట్ లో ఈ స్టేషన్ కి ప్రత్యేకంగా ప్రత్యేక నిధులు ఎక్కువ నిధులు కేటాయిస్తూ పరిశుభ్రతలో కాని వర్కు పరంగా కానీ ఆ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారమ్మా ఇది సికింద్రాబాద్ జోన్ లోకి వస్తుంది చాలా బాగుంటుంది సికింద్రాబాద్ జోన్ లోకి వస్తుంది ఇక్కడ నుండే మనం కేరళ వెళ్లాలన్నా తమిళనాడు వెళ్లాలన్నా లేదంటే నార్త్ స్టేట్ అటువంటి మహారాష్ట్ర ఛత్తీస్ఘడ్ ఆ వెళ్లాలన్నా ఆ ఇటు కాకినాడ వైపు వెళ్లాలన్నా ఆ ఆ అలాగే భువనేశ్వర్ వెళ్లాలన్న హౌరా వెళ్లాలన్నా ఆ అస్సాం వెళ్లాలన్న ఇవతల కాశ్మీరూ ఢిల్లీ ఇటు వెళ్లాలన్న అటు మహారాష్ట్ర గుజరాత్ వెళ్లాలన్న ఇటు బెంగుళూరు వెళ్లాలన్నా ఇవన్నీ కూడా ఈ అన్ని స్టేట్స్ ని ఇది కలుపుతూ మంచి కూడలి అనమాట మన దేశంలో అతి పెద్ద కూడలి రైల్వే స్టేషన్ ఏదంటే విజయవాడగా విజయవాడ ఒకటే అది విజయవాడకి ఉన్న ప్రాధాన్యత

డెవెలప్ అవుతుందమ్మా చ ఈ మధ్యనే మనకే వందే భారత్ రైలు దీనికి వేసారు కొత్త ఆ కొత్తది అవునమ్మా అవును అవును చాలా బాగుంటుంది అదే మనం ఎక్కడకి వెళ్లాలన్న ప్రతీ నిమిషానికీ ఒక ప్రతి పది నిమిషాలకి ఒక ట్రైన్ ఉంటుంది ఏంటమ్మా ప్రతి పది నిమిషాలకీ ఓ ట్రైన్ ఉంటుంది ఆ వాటర్ బోటిల్ ఇక్కడే అమ్ముతున్నారు ప్రతి ప్రతి కారు ప్లాటుఫార్మ్ మీద ఉంటాయి వాటర్ బోటేల్ కాని ఫుడ్ కాని హోటల్స్ కాని ఆ ఆ అవునవును చాలా ఫ్రెష్ గా వాటర్ ఉంటుంది భోజనం కూడా చాలా బాగుంటుంది అన్ని ఇక్కడ అన్ని రకాల పలహ ఫలాలు క కూరగాయలు కూడా ఇక్కడ చాలా చవక ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ లోనే మనకి పళ్లు గాని కూరగాయలు గాని మంచి అందుబాట్లో ఉంటాయమ్మా చవకగా లభిస్తాయి వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కృష్ణా నది ప్రవహిస్తుంది కదా ఆ కృష్ణ నది వాటరు మంచి ప్యూరిఫైడ్ అనమాట ఆ వెళ్తాను వెళ్తాను ఆ వెళ్తానమ్మా థ్యాంక్ యూ ఆ వెళ్తాను వెళ్లి తెచ్చుకుంటాను